నేను చాలాసార్లు కళాకృతి పోటీలలో ప్రదర్శన చేయాలి అనుకున్నాను కానీ నాకు ఆ అనుభవం ఎప్పుడు లేదు నేను ఎప్పు ఎప్పుడు వెళ్ళలేదు అలాంటి ప్లేసెస్కి ఎందుకు అంటే నాకు అలాంటివి ఇష్టము ఉన్నప్పటికి కూడా మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి నచ్చదు నేను అలాంటి ప్రదర్శనలు పాల్గొనలేదు ఆ అనుభవం ఎప్పుడు చేయలేదు కాబట్టి నాకు అంత గురించి అంత తెలియదు ఇంకా ఎలిమెంటరీ ఇంటర్మీడియట్ డ్రాయింగ్ పరీక్షలు కూడా నేను ఎప్పుడు రాయలేదు నేను చదివింది నేను అంతగా చదువుకోలేదు కాబట్టి నాకు అంత ఐడియా లేదు అని నేను అన్